మాకు ఒక కేజీ ప్రాన్స్ ఒక కేజీ మురల్ ఫిష్ ఒక హాఫ్ కేజీ లాబ్స్టర్ ఒక హాఫ్ కేజీ చాప సొర చాప కావాలి ఎంత అవుతుంది అ మేము చిన్న చాపలు నాకు చిన్న చాపలు కావాలి పెద్ద చాపలు వద్దు పెద్ద చాప పెద్ద చాప ఇంటికి డెలివరీ చేసే విధానం ఉంటే ఇంటికి చేయండి మీకు మీ షాప్ దగ్గర రావాలంటే మీ షాప్ దగ్గరికి వస్తాం మేము

సో సొరచాపకి ఎంత పడుతుందండి ఏడొందలకి ఏమైనా వస్తాయా ఓకే సార్ ఫ్రెష్ తీసుకునేటి వాళ్ళం మరి పెద్దది కాబట్టి ఐదొందలు అడుగుతున్నాను కేజీ కొరమీను కేజీ సొరచాప కేజీ లాబ్స్టర్ పంపించండి సరే అండి ఓకే అండి